అవునండి రెడ్మీ అండి

ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి స్టాకు ఉందండి ఫైవ్ జి ఫోన్ ఉందండి రెడ్మీ వీవో ఒప్పో శాంసంగ్ ఫైవ్ జి ఇరవై వేల నుంచి స్టార్టింగ్ నుంచి ఉందండి రియల్మీ కూడా బాగుంటుందండి ఒప్పో వివో శాంసంగ్ అవి కూడా బాగుంటాయండి కంపెనీస్ మీకు రెడ్మీ కావాలాండి ఇంక మోడల్స్ ఏమీ లేవండి రెడ్మీ కావాలంటున్నారు కదా ఓకే ఒకవేళ స్టార్టింగ్ ఇరవై వేల నుంచి ఉంటుందండి ఓకే అండి సరే అండి బాగుంటుందండి సరే అండి అయితే